హలో అవునండి ఓకే ఇస్తాం మీరు డిజైన్స్ ఏమైనా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారా ఓకే సిక్స్టీ టూ సెవెంటీ మధ్య సిక్స్టీ ప్లస్లో ఉంది సిల్వర్ ఫిఫ్టీన్ గోల్డ్ టెన్

మా దగ్గర డిజైన్స్ ఉన్నాయి అంటే మీరు ఏం డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఎన్ని తులాలు అవుతుంది ఏంటి అని చెప్పగలుగుతాం దేని దానికే ఉంటుంది ఓకే ఇవ్వగలుగుతాము కానీ మీరు కొంచెం ముందు వచ్చి ఆర్డర్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే బాగా మ్యారెజెస్ ఉన్నాయి కదా ఓకే అండి రేపు మార్నింగ్ టెన్కి షాప్ ఓపెన్ చేస్తాం ఓకే మ్యామ్ చేస్తాం ఓకే మ్యామ్ అంటే మోడల్స్ ఉన్నాయి అందులో మీరు ఇక్కడికి వచ్చి ఓకే ఓకే మ్యామ్ మార్నింగ్ రండి మార్నింగ్ మార్నింగ్ టెన్ నైట్ నైన్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ